మనకి స్థానిక వార్తా ఛానళ్ళు అలాగే కేంద్ర ఛానళ్ళు అనే రెండు విభిన్న ఛానళ్ళు అనేవి విభిన్న ఛానళ్ళు కలిగి ఉంటాయి ఈ స్థానిక వార్తా ఛానల్ ద్వారా మనం స్థానికంగా అంటే మన దగ్గరలో ఉన్న ప్రదేశంలో జరిగిన విషయాలను అంటే మనకి దగ్గరలో ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి ఈ స్థానిక వార్తా ఛానళ్ళు అనేవి ఉపయోగపడతాయి కానీ కేంద్ర ఛానళ్ళు అనేవి మొత్తం ప్రపంచం నలుమూలల కూడా ఏం జరుగుతుంది అని తెలుసుకోడానికి కేంద్ర ఛానెల్ అనేది ఉపయోగపడుతుంది మాకు స్థానిక వార్తలను తెలుసుకోవాలి అనుకుంటే మాకు లోకల్లో ఉన్న టిసిఎన్ అలాంటి ఛానల్స్ని యూజ్ చెయ్యడం ద్వారా మేము స్థానిక వార్తలను క కనుక్కోవచ్చు కాకపోతే ఈ ఏమైనా బయట విషయాలు ఆ తరు అంటే ఇంటర్నేషనల్ న్యూస్ అలాంటివి తెలుసుకోవాలి అనుకుంటే ఈ కేంద్ర ఛానెళ్ళను వాడుతూ ఉంటాము ఈ కేంద్ర ఛానెళ్ళలో అయితే మనకి అటువంటి విషయాలను కూడా బయటి విషయాలను కూడా తెలియపరిచే విధంగా ఉంటుంది అవి ఏంటి అనగా సాక్షి ఆ విధంగా ఆ ఛానెల్లో అయితే మనకి ఆ విధంగా కంటెంట్ని ప్రతిపాదిస్తాయి ఈ స్థానిక వార్తా ఛానళ్ళతో మన లోకల్ విషయాలను ప్రతిపాదించడం ద్వారా మనకి తెలుస్తుంది